మాకు అతిధులు ఇంటికి వస్తే వాళ్ళకు మంచి ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి నచ్చిన మంచి ఐటమ్స్ రెడీ చేసి పెట్టడానికి ట్రై చేస్తాము ఫస్ట్ అఫ్ ఆల్ ఒక మంచి టీ పెట్టి ఇస్తాము తర్వాత వాళ్ళకి నచ్చిన కూర ఏదైనా వండి చేయడానికి ప్రయత్నం చేస్తాము అలాగే వాళ్ళని అడిగి ఒకవేళ ఇంట్లో చికెన్ కానీ అది లేకపోతే వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళకి నచ్చిన మంచి ఐటమ్స్ వండి పెట్టే ప్రయత్నం చేస్తాము మా అధులకు ఒక మంచి ఇంకా వాళ్ళకి నచ్చిన సేమ్యా కానీ టిఫిన్స్ అండ్ ఉప్మా కానీ ఇడ్లీ కానీ దోశకానీ ఇది ఏదైనా వాళ్ళకు నచ్చిన ఐటమ్స్ ఉంటే రెడీ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాము ఇంకా స్పెషల్గా అయితే చికెన్ మటన్ పూరీ పెరుగు ఇలాంటివి మా అతిధులకు పెట్టే ప్రయత్నం మేము చేస్తాము వాళ్ళకి నచ్చినవి కూడా అడిగి మరి చేసే ప్రయత్నం చేస్తాం ఫ్రూట్స్ కానీ ఇంకా ఏమైనా వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్స్ కానీ ఏమైనా ఉంటే స్పెషల్గా తీసుకురావడం కూడా జరుగుతుంది చికెన్ బిర్యానీ కానీ అలాగే స్పెషల్గా మటన్ బిర్యానీ కానీ వాళ్ళకి నచ్చితే అడిగి మరి తీసుకొనిరావడం వచ్చే ప్రయత్నం మేము చేస్తాము ఎలాంటి వాళ్ళకి నచ్చిన మంచి ఫుడ్ ఐటమ్స్ పెట్టే ప్రయత్నం చేస్తాం